హలో హలో అక్క హలో అక్క ఎక్కడున్నారు అక్క నాలుగు రోజుల నుంచి కనపడట్లేదు అసలు అవునా మరి మొన్న చెప్పలేదేంటక్కా మీరు కలిసినప్పుడు ఆ మరి ఇప్పుడు ఎలా ఉంది అవునా మరి మీరు తొందరగా ఎందుకు వచ్చేసారు ఇంకొన్ని రోజలు ఉండకపోయారా అవునా అవునక్కా ఫ్యాక్టరీ వల్ల మొత్తం చాలా సౌండ్స్ వస్తున్నాయి మొత్తం మా పొల్యూషన్ అది ఇదంతా ఘోరంగా అవుతోంది అక్క అసలు అదే అక్కడ నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను మా పాప అప్పుడప్పుడు లీవ్ తీసుకుని అంటే ఇలా హాలిడేస్ ఉన్నప్పు ఇంట్లో ఉంటే మొత్తం దానివల్ల హెల్త్ ఖరాబ్ అవుతోంది ఏం చేస్తాం ఏం అర్థం కావట్లేదు అక్క అసలు చాలుకో మొత్తం ఇబ్బంది అవుతోంది అక్క పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలక్కా అందరం అనుకుని కంప్లైంట్ అయినా చేద్దాం అందరి దగ్గర ఏమంటారో ఆన్లైన్ తీసుకుని వెళ్ళి మరీ అలా అయితే ఏం దూరం ఉంటాం అక్క మనమైనా అదే ఇప్పుడు పిల్లలు అలా ఉంటే కూడా మనం ఏమి వెళ్ళలేం కదా అక్క నాకేం చేయాలో అర్థం కావట్లేదు మా పాపకేమో జరమ వచ్చింది నాకేమో రేపు ఆఫీస్ ఉంది రేపు లివ్ పెట్టాలా ఏం చేయలో అర్థం కావట్లేదు అమ్మకేమో దానివల్ల చాలా ఇరుకొచ్చింది ఆ ఇవాళ ఒక్క క్లాస్ ఉంది అవునా మీ బాబుకి ఎలా ఉందక్కా మరి అవునా మరి ఇద్దరు జాగ్రత్త అటు మీ మమ్మీ ఇటు మీ బాబు ఆ అదే అదే నేను అడిగాను స్కూల్కి వెళ్ళట్లేదంటే మమ్మీ లేదు అని చెప్పాడు సరే అక్క తిన్నారా మరి లేదక్కా ఇంకా తినాలి వెళ్ళాలిక ఓపిక లేదు ఏమంటే పాప పిలుస్తుందికా ఆ తీసుకెళ్ళాక ఏమంటారు ట్యాబ్లెట్స్ రాసి ఇంజెక్షన్ వేసాడు కొంచెం నైట్ చూసాక అరే మళ్ళీ తీసుకుని రమ్మన్నాడు మ్మ్ మ్మ్ రేపు అందరం ఒక సంతకాన్ని చేద్దామ అక్క సరే అక్క సరే అక్క మా పాప పిలుస్తున్నది నేను వెళుతున్నాను బై అక్కా